మా స్కూల్లో ఆరు సబ్జెక్ట్లు బోధించేవారు నా చిన్నప్పుడు వాటిలో తెలుగు హిందీ ఆంగ్లము గణితము సామాన్య శాస్త్రము సాంఘిక శాస్త్రం ఈ ఆరు సబ్జెక్ట్లు కూడా మాకు మా ఉపాధ్యాయులు చాలా బాగా చెప్పేవారు అందులో నాకు గణితం పైన మక్కువ ఎక్కువగా ఉండేది నేను తెలుగు మీడియం కాబట్టి ఆగ్లం సబ్జెక్ట్పైన కొంచెం అవ అవగాహన తక్కువగా ఉండేది మాకు దాన్ని బోధించడానికి మా చుట్టుపక్కల ఊ ఊర్లో నుంచి ఉపాధ్యాయుడు వచ్చేవారు పొద్దున సమయంలో తర్వాత మిగతా సమయాలలో మిగతా సబ్జెక్ట్లు బోధించేవారు మా సబ్జెక్ట్ పరమైన సబ్జెక్ట్ పైన అవగాహన కుదిరించడానికి మాకు ఉపాధ్యా ఉపాధ్యాయులు చాలా బాగా చెప్పేవారు వాటిని విశ్లిస్ విశదీకరించి అర్ధమయ్యే రీతిలో చెప్పేవారు అన్ని సబ్జెక్ట్లలో కల్లా గణితం పైన నాకు మక్కువ ఎక్కువగా ఉండడం వలన దాని పై పట్టు ఎక్కువగా సాధించడానికి నేను ఎక్కువ సమయం దానిపై కృషి చేసేదాన్ని ఆ సబ్జెక్ట్లో మార్కులు కూడా నాకు చాలా బాగా ఎక్కువగా వచ్చేవి అందువల్ల దా గణిత ఉపాయధ్యాయుడు కూడా నన్ను చాలా ప్రోత్సహించేవారు నేను కొన్ని కొన్ని పరీక్షల్లో కూడా ఎక్కువ మార్కులు సాధించడం వలన నా తోటి విద్యార్థుల కంటే ఎక్కువ మార్కులు సాధించడం వలన వాళ్ళను నా ఉపాధ్యాయుడు నన్ను ప్రోత్సహించి ఎవరు తక్కువ కొంచెం గణితం పైన ఆసక్తి చూపిచ్చేవారో వాళ్ళకి నన్ను కో నన్ను వాళ్ళ పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్ చెప్పు అని చెప్పి నన్ను అడగ అడిగేవారు నేను కూడా వాళ్ళకి కొంచెం అర్ధమయ్యే రీతిలో చెప్పేదాన్ని నా వరకు అలా అన్ని ఈ ఒక్క గణితమనే కాకుండా అన్ని సబ్జెక్ట్లలో కూడా నేను నాకు తగినంత కృషి చేసి చాలా బాగా చదువుకునే దాన్ని దానికి ఉపాధ్యాయులు సహకరించేవారు